పుస్తక ఆవిష్కరణ కార్యక్రమము ఉనికి ఒక వన్ మంత్ బ్యాక్ నేను వెళ్ళాను అక్కడ చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు వాళ్ళందరినీ చూసి నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను అంతంత పెద్ద పెద్ద వాళ్ళ మీటింగు నేను రావడం నేను ఎంతో అదృష్టంగా భావించాను అందులో అంత పెద్దవారిని చూసేసరికి నాకు అసలు నాకు గూస్బంప్స్ వచ్చేసాయి అంత పెద్దవాళ్ళు ఈ పుస్తక ఆవిష్కరణ చేయడము అందులో నేను అటెండ్ కావడం అనేది నేను ఎంతో అదృష్టంగా భావించాను పుస్తకం ఆవిష్కరణకు నేను కూడా అంత గొప్ప వాళ్ళలాగా నే నేను ఎదిగి నేను కూడా పుస్తకావిష్కరణ చెయ్యాలని నాకు చిన్న కోరిక కలిగింది అండ్ ఆ కోరిక కోసం నేను పోరాడాలి అంతా పెద్దవాళ్ళను చూసేసరికి మనకు తెలియని ఫీలింగ్ మనలో ఏదో ఒక ఇష్టం చాలా ఎక్సైటింగ్ అనేది మనలో ఉంటుంది అది నాలో కలిగింది చాలా వరకు నాకు ఆ పుస్తకావిష్కరణ వెళ్ళడం నాకెంతో సంతోషం అనిపించింది